హలో మాట్లాడేది గ్యాస్ వాళ్ళేనా అండి అయితే ఏం లేదు సార్ మాకు ఇప్పుడు అర్జెంటుగా గ్యాస్ కావాలి నేను నిన్ననే బుక్ చేశాను కొంచెం అర్జెంటుగా ఈ రెడ్లవాడ గ్రామానికి వస్తారా వన్ డాష్ సెవెంటీ ఎయిట్ ఇంటి నంబరు

గుండెబోయిన రజిత వాళ్ళు ఇళ్ళంటే ఎవరైనా చెప్తారు కొంచెం తొందరగా రండి సార్ నేను రోడ్డు మీదనే ఉంటా సార్ మీరు తొందర్రండి లేకుంటే లొకేషన్ పెడతాను తొందరగా రండి అసలే లేదు సార్ ఇప్పుడు గ్యాసు చాలా అర్జెంటు